ఉత్తర ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా జనాభా కలిగి ఉంటారు ఎందుకంటే ఇవి విస్తీర్ణపరంగా కూడా అతిపెద్ద రాష్ట్రాలు అందుకే ఈ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ అదేవిధముగా ముఖ్య పట్టణాలైన ఢిల్లీ మహారాష్ట్ర వైజాగ్ ఆదిలాబాద్ కలకత్తా వంటి ముఖ్య నగరాల్లో జనాభా అనే వారు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు దీనికి ముఖ్య కారణము ఇక్కడి అభివృద్ధి పరిశ్రమలు షాపింగ్ మాల్సు సాధారణ మనిషికి ఇక్కడ జీవనోపాధి చేయటం అనేది చాలా సులువుగా ఉంటుంది అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువలన ఇక్కడ ఎక్కువగా నివసించటానికి ఇష్టపడుతూ ఉంటారు అంతే కాకుండా ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఆసుపత్రులు స్కూళ్లు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అందువలన ఇక్కడ జనాభా నివసించడం అనేది అతి ఎక్కువగా ఈ నగరాల్లో నివసిస్తున్నారు